అన్యాయంగా పక్షపాతంగా నివేదించబడిన లేదా ఆ వార్త అబద్ధం అయినప్పటికీ ప్రచురించబడిన సంఘటనను నేను ఎప్పుడూ చూడలేదు ముఖ్యంగా నేను వార్తాపత్రికలను చదువుతాను వాటిలో ప్రచురించబడిన దానిని మాత్రమే నమ్ముతాను ఎందుకు అంటే వార్తాపత్రికలు చాలా వరకు ఎంక్వైరీ చేసి నిజ నిజాలు తెలుసుకుని దానిని ప్రచరిస్తారని నేను నమ్ముతున్నాను మరియు దానిలో పనిచేసే వాళ్ళు ఎంతగానో కష్టపడి ఆ విషయాన్ని గురించి వివరించి విశ్లేషించి మన కోసం ప్రచురిస్తారు అది ఏమాత్రమో అబద్ధం అయ్యి ఉండదని నేను నమ్ముతున్నాను అందుకనే నేను ఇప్పటివరకు అలా నివేదించబడిన సంఘటనను చూడలేదు